నాకు ఇష్టమైన వంటకాలు ఏంటివి అంటే పిజ్జా అంటే నాకు చాలా ఇష్టం మరియు ఇంకా వంటకాలలో ఇంకా చెప్పవచ్చు ఎంతో బాగా వంటకాలు ఉన్నాయి చికెన్ అంటే ఇష్టం చికెన్ కెఎఫ్సి మటన్ కర్రీ మండి చికెన్ కబాబ్స్ చికెన్ లాలిపాప్స్ ఇంకా రకరకాల వంటకాలు ఉన్నాయి అక్కడికి నేను రెస్టారెంట్కి వెళ్ళి వీటిని ఆర్డర్ చేసుకుంటాను ఆర్డర్ చేసుకున్నాక నేను వాటిని తీసకచ్చుకుంటాను యాజమాన్యానికి చెబితే వారు ఆర్డర్ రెడీ చేస్తారు వాళ్ళు మంచిగా నాకు తెస్తారు అని నేను అనుకుంటున్నాను వారు కూడా తెస్తారు చాలా బాగా వాళ్ళు సహాయం చేస్తారు మంచిగా చేస్తారు అద్భుతంగా చేస్తారు